మమతా ఏజెన్సీ అండి మేము ఆగష్టు ఒకటో తారీకు పూణే వద్దాము అనుకుంటున్నాము అండి పేరు అభిరామ్ అండి మేము ఒక ముగ్గురం వస్తున్నాము అండి మేము ఒక మూడు రోజులు ఉందాం అనుకుంటున్నాము అండి ఆ అలాగే వారం పొడిగించండి నలభై యాభై వేలు అవుతుందా అండి అలాగే అండి నా నంబరు నైన్ తొమ్మిది సున్నా

నాలుగు తొమ్మిది ఐదు మూడు ఐదు ఒకటి

ఓటీపీ అండి చెప్తున్నాను అండి ఒకటి రెండు నాలుగు ఆరు ఎనిమిది

అలాగే అండి అలాగే అండి